పన్నెండు నూట ఇరవై మూడు నూట యాభై ఐదు నూట అరవై తొమ్మిది పదిహేను వందల ఏడు పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై రెండు పదివేల ఐదు వందల ఇరవై మూడు యాభై ఐదు వేల ఆరు వందల ఇరవై నాలుగు